నేను ఒక రెండు మూడు నెలల్లో వేసవికాలం వస్తుంది కదా ఇంట్లో చాలా వేడిగా ఉంటుంది పిల్లలు పడుకోవడానికి ఇబ్బంది పడుతారు అలాగే నేను పడుకోవడానికి కూడా ఇబ్బంది పడతుంది అని దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క షాపింగ్ మాల్కి వెళ్ళాను అక్కడ షాపింగ్ మాల్కెళ్ళి ఆ యొక్క షాపింగ్ మాల్లో ఏసీలు కూలర్సు అన్నీ చూసాను ఆ యొక్క షాప్లో ఉన్నటువంటి వ్యక్తి నాకు కూలర్సు బాగుంటాయి అని చెప్పి ఒక కూలర్ నాకు ఇవ్వడమనేది జరిగింది ఆ కూలర్ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది చాలా ఖరీదైనది ఆ కూలర్ సరే షాప్ యజమాని చెప్పాడు కదా బాగుంటుందని చెప్పాడు కదా ఆ యొక్క కూలర్ తీసుకురావడం జరిగింది ఆ కూలర్ ఏంటంటే టొషీబా ఆ యొక్క కూలర్ తీసుకురాగానే మా ఇంట్లో పెట్టాము ఒక వేసవికాలం ఇంకా రాకుండానే ఆన్ చేయడం జరిగింది అది ఆన్ చేసిన తర్వాత ఒక పది రోజులు అనుకుంటా ఆ ఒక్క పది రోజులు కూడా కూలర్ బాగా పనిచేసింది పది రోజుల తర్వాత అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోవడం లేదా కూలింగ్ తగ్గిపోవడం అనేది జరిగేది ఏంటి ఇలా జరుగుతుందని టెక్నీషన్ని పిలిచి చూపిస్తే దాంట్లో అనుకున్నవి లేకుండా అంటే డూప్లికేట్వి దాంట్లో పెట్టడం జరిగిందంట అంటే మంచి క్వాలిటీ లేనివి అని టెక్నీషిన్ నాకు చెప్పడం జరిగింది ఏంటి ఇలా జరిగిందని నేను దానిని మళ్ళీ పరిశీలించి చూడగా అసల లోపల తుప్పట్టేసినటువంటి వైర్లు రాడ్లు ఉన్నాయనమాట దాంతో కూలింగ్ అనేది రావడం మానేసింది అస్సలు కూలింగ్ గది ఎన్ని గంటలు పెట్టిన కూలింగ్ రాకపోగా మాకు కరెంట్ బిల్లు చాలా ఎక్కువ వచ్చేసింది వేలల్లో కరెంట్ బిల్లు రావడం ఇదే మాకు మొదటిసారి అలాంటి కూలర్ అనేది ఆ యొక్క షాప్ యజమాని మాకు ఇవ్వడం మాకు నచ్చలేదు నేను వెంటనే షాప్ దగ్గరకి వెళ్ళి ఏంటి ఇలా చేశారంటే దానికి వారెంటీ లేదు ఏమీ లేదు మేమేం చేయలేము మీరు ఏం చేసుకుంటారో మాకు తెలియదు అది మేమయితే మంచిదే ఇచ్చాము అని ఆయన భుకాయించడం చే జరిగింది సార్ అలాకాదు దాని వల్ల మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తునాము మీరు దయవుంచి దీన్నీ మార్చండి అంటే ఆయన ఏమన్నాడంటే నేను కంపెనీకి చెప్తానండీ కంపెనీ వాళ్ళు వస్తే గనుక మీకు చూ మీ ఇంటికి పంపిస్తాను వారు చూసి కావాల్తే మీకు దాన్ని చేసి పెడుతారు అని చెప్పడం జరిగింది సో నాకు ఇలాంటి ఏసీ కూలర్ వలన చాలా ఇబ్బంది పడ్డాను కూలర్ అస్సలు బాగాలేదు ఇలాంటి కూలర్ ఎప్పుడూ కొనకూడదని నేను నిర్ణయించుకున్న అంతే కాదు నా స్నేహతులు కూడా కూలర్స్ కొంటానంటే ఇటువంటి కూలర్ కొనద్దు అని నేను వారికి సలహా ఇవ్వడం జరిగింది ఆ షాప్ యజమానికి కూడా నేను తిట్టాను వాళ్ళ మీద నేను కేస్ పెట్టడం కూడా జరిగింది ఇలాంటి కూలర్స్ అమ్మినందుకు వాళ్ళ మీద చట్టరీత్య చర్య తీసుకోవాలని నేను కోరడం జరిగింది